హలో ఎవరండీ చెప్ అవునండి నాది వన్ప్లస్ ఎయిటి అండి దీని మొబైల్ గ్లాస్ పగలడం జరిగింది అయితే మీరు దీన్ని ఎట్లా రిపేర్ చేస్తారా అని అడుగుదామని ఫోన్ చేసిన అండి ఇది ఫోన్ మ్యానుఫ్యాక్చర్తో ఫస్ట్ గ్లాస్ అండి ఇక ఇది ఫస్ట్ టైమ్ అండి పగలడం ఇలా నేను పాకెట్లో పెడుతుంటే కిందపడి పగిలింది అండి బైక్ మీద వెళ్తుంటే పైన స్క్రీన్ ఏమి అగుపించట్లేదు మీరు స్క్రీన్కి ఎంత అవుతుందో చెప్పగలరా అండి డిస్ప్లేకి అది క్వాలిటీగా ఉంటుందా అండి దానిపైన గొరిల్లా గ్లాస్ లాంటివి ఏమన్న వేస్తారా అవునా అన్న వారంటీ టూ ఇయర్స్ ఉంటుందా అన్న గ్యారంటీ ఎట్ల అన్న దీనికోసం మేము ఇన్సూరెన్స్లాగా ఏమన్న ఎక్కువ కట్టాల అన్న లేకపోతే డిస్ప్లేకికడితే మూడు వేలు కట్టాల అవునా అన్న మీరు గొరిల్లా గ్లాస్ కూడా ఫ్రీగా ఇస్తారా దానికి కూడా ఏమన్న డబ్బులు కట్టాల ఓకే అన్న మీ నేను మీ దగ్గరకి ఎప్పుడు రావాలన్న ఓ ఇవాళ సాయంత్రం వస్తాను అన్న వేస్తారా ఎన్ని ఎంతసేపట్లో ఇవ్వగలరు ఓకే అన్న మీకు దీంతో పాటు ఇంకా ఇయర్ఫోన్స్ ఇలాంటివి ఏమన్న ఉంటాయా అన్న మీ షాప్లో ఇయర్ఫోన్స్ హెడ్సెట్స్ అలాంటివి అవునా అన్న సరే అన్న నేను ఈవినింగ్ వస్తాను బాయ్ ఉంటాను